హలో మేడం నేను తెలంగాణ నుండి మాట్లాడుతున్నాను నేను తెలంగాణ నుండి మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా టూరిస్ట్ ప్లేసెస్ చూడ్డానికి రావాలనుకుంటున్నాను మేడం ఏమేమి ప్లేసెస్ ఉంటాయో చెప్పండి

ఆ ఇప్పుడు మేమూ టెంపుల్స్ విజిట్ చే విజిట్ చేయాలనుకుంటున్నాము అలానే మళ్ళీ వైజాగ్లోని బొర్రా కేవ్స్ అండ్ అరకు లోయ కూడా చూడాలనుకుంటున్నాము ఎంత మనీ ఖర్చు అవుతుందండి మేము ఒక టూ త్రీ డేస్ తరువాత రావాలనుకుంటున్నాము ఎన్ని రోజులు స్టే చేయచ్చు అక్కడ

ఇప్పుడు పర్సనల్ వెహికిల్స్ రావడం బెస్ట్ అంటారా లేకుంటే ఇలా అక్కడే మనం ట్రైన్స్కి బసెస్కి వెళ్ళడం బెస్ట్ అంటారా తక్కువ రేటే ఉంటాయా చార్జెస్ అన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మంచిగా ఉంటుందా మేడం

స్టే చేయడానికి హోటల్స్ ఉంటాయా స్టే చేయడానికి హోటల్స్ ఉంటాయా మరి ఫుడ్డు ఫుడ్

ఫుడ్ బాగుంటుందా మీ ఆంధ్రప్రదేశ్లో అవునా ఇప్పుడు వైజాగ్లో త్రీ ప్లేసెస్ ఒకటేసారి కవర్ చేయచ్చా బీచ్ అరకులోయ అండ్ బొర్రా కేవ్స్ టూ డేస్లో టైమ్ పడుతుందా వైజాగ్ బాగుంటుందా లేకుంటే విజయవాడ బాగుంతుందా చూడ్డానికి ఓకే అండి

ఓకే అండి మేము వచ్చినప్పుడు మిమల్ని ఒకసారి కాంటాక్ట్ అవుతాము ఓకే అండి సరే ఉంటున్నాము మరి